ఎన్టీ రామారావ్ జిల్లాలో యువతకు విద్య ఉద్యోగ నాయకత్వాన్ని సంబందించిన ప్రదాన సమస్యలు ఫస్టుగా ఎంటంటే ముందుగా విద్య జిల్లాలోని విద్యాసంస్థలు మంచి ఉపాద్యాయుల కొరత ఉంది ఇంకా పాఠశాలకు మరియు కళాశాలలో మౌళిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి ఫలితంగా యువతకు సమర్దవంతమైన విద్య పొందడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఉద్యోగం ఉద్యోగం జిల్లాలో ఉపాది అవకాశాలు పరిమితంగా ఉన్నాయి వ్యవసాయం ప్రదాన ఆదాయ వనరుగా ఉంది కానీ వ్యవసాయ రంగాల్లో ఉపాది అవకాశాలు తక్కువగా ఉన్నాయి పారిశ్రామిక రంగం అబివుృద్ది చెందినప్పటికీ ఇది ఇంకా తక్కువగా ఉంది నాయకత్వం నాయకత్వం ఏంటంటే జిల్లాలోని యువతకు నాయకత్వ అవకాశాలు తక్కువగా ఉన్నాయి రాజకీయ సామాజిక ఆర్దిక రంగాల్లో యువతకు ప్ ప్రాతినిద్యం తక్కువగా ఉంది ఆ ఇంకా ఏంటంటే ఎన్టీఆర్ ఆ జిల్లాలో యువతకు విద్య ఉద్యోగ నాయకత్వాన్ని సంబందించిన అవకాశాలు ఉన్నాయి